మా ప్రాంతంలోని పురాతనమైన వృత్తి ఏదైనా ఉందంటే అది వ్యవసాయం ఆ వ్యవసాయం మా పూర్వీకుల నుంచి చేస్తూనే వస్తున్నారు అది మేము ఇప్పుడు చేస్తున్నాం ఎందుకంటే మాకు వ్యవసాయ భూమి ఎక్కువగా ఎక్కువగా ఉంది కావ్ కనుక మేము వ్యవసాయం చేస్తూ ఉంటాము మాకు సిటీ నుంచి చాలా పర్యా పర్యాటకులు వచ్చి మీరు వ్యవసాయం ఎలా చేస్తూ ఉంటారు అనేసి అడగడం మళ్ళీ వాళ్ళు రాసుకుని వెళ్ళడం దానితో పాటు వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తాననడం చాలా ఆనందంగా ఉంటుంది అదేకాక మా ఊళ్ళో కుండలు వంటివి కూడా తయారు చేస్తాము ఎందుకంటే మాకు కుండలు చేయడంలో మా ఊరోళ్ళు చాలా ఆరితేరి ఉండేవారు ఎందుకంటే కుండలు చేయడంలో మావాళ్ళు చాలా అనుభవజ్ఞ అనుభజ్ఞులు అందుకు కుండలు చేయగలం నేయడం వంటివి కూడా మా ఊరోళ్ళకి చాలా బాగా వచ్చు అందుకు పర్యాటకులు వచ్చిన వాళ్ళు కూడా ఈ కుండలు తయారు చేసిన వాళ్ళ దగ్గరికి మరియు నేసి నేసిన వాళ్ళ దగ్గర కూడా వెళుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళ గురించి వాటి గురించి తెలుసుకొని అవి వ్రాసుకొని వాళ్ళు సర్వే చేసుకొని వారు పని చేసుకుని వెళుతూ ఉంటారు